చెప్పండి బాబు మీకు ఏం కావాలిక్కడ ఇక్కడా మామిడి పండ్లున్నాయి అరటి పళ్ళున్నయి ద్రాక్షలున్నయి మామిడి పండ్లు కిలోకి నూట యాభై అండి అంటే రసం కాయలున్నాయి బంగిని పల్లి ఉన్నాయి పండినవే ఉన్నాయి అన్నీ పచ్చవి కూడా ఉన్నాయి పచ్చడికి పకచ్చివున్నాయి లేదా కొన్ని రేపు ఎల్లుండో పండడం పండడం కోసం వేరేవి ఉన్నాయి అయినా మీకేరకంగా కావాలంటే ఆ రకంలో ఉంటాయి అంటే పస్కవి తినేటివి కావాలా సరే అండి అయితే ఎంత కావలి మీకు రెండు కిలోలా మూడు వందలయినా ఇవ్వండి అంటే వాటికి ఉంటాయి కదండీ రేటు వాటి ధరెక్కువ తగ్గించడం మూడు వందలండి నూట యాభైకి కిలో అంటే ఎంతెంతది చూడండి ఒక్కొక్క కాయి పెద్దగా ఉంది ఖచ్చితంగా ఇవి తియ్యగా ఉంటాయి తినడానికి బాగుంటాయి వాళ్ళవి ఎలా ఉంటాయో తెలీయదా అండి ఇవి మళ్ళీ లోకల్వి లోకల్ కాబట్టి మందులు కెమికల్లు ఏవి ఉండవు మీకందుబాటులో ఉంటయి ఇక్కడే ఇక్కడ కాబట్టి కొంచెం రేటెక్కువుంటాయి సరే అండి అయితే మరి నూట ఎనభై ఇదే ఆఖరి ధర అది కాదండి అంటే నూట యాభైకి కిలో కదా నూట యాభైకి కిలో రెండు వందల ఎనభైకిస్తామండి రెండు కిలోలు తొంభై నూట నలభై కిలో పడుతుంది నూట ఇరవై చాలా తక్కువ చాలా ఎక్కువ అడుగుతున్నారండి మీరు అంటే చాలా తక్కువ రేటుకి అడుగుతున్నారు రెండు వందల రెండు వందల నలభై అండి అదే రెండు వందల యాభై ఇచ్చి రెండు కిలోలు తీసుకోండి ఇదే ఆఖరిది సరే అండి ఇంక తగ్గించకండి ఇక చాలు తీసుకోండి